నాకు చిన్నప్పటి నుంచి దాగుడుమూతలు ఆట అంటే చాలా ఇష్టం చిన్నగున్నప్పుడు నాస్నేహితులతో నేను ఈ ఆట ఆడే దాన్ని అందరూ కలిసి రాత్రి అన్నం తిన్న తర్వాత మంచిగా ఒక దగ్గర కలిసి దాగుడుమూతలు ఆడే వాళ్ళం అందరూ చాలా చక్కగా ఉండే వాళ్ళం అందరూ ఒక్కొక్క దగ్గర వెళ్ళి దాక్కొని దొరకగానే మళ్ళీ చూసుకొని నవ్వుకొని వేరేలా పైన వేసేసి అదే అసలు చాలా బాగుండేది దాగుడుమూతలు ఆట అసలు చాలా బాగుంటుంది దాని తర్వాత స్కూల్లో నాకు కబ్బడి అంటే చాలా ఇష్టం కబడ్డీ అంటే నా బలాన్ని అని నాకు చూపిస్తుంది నేను ఎంతమందిని నాశక్తితో నేను ఓడించగలను అనేది నాకు తెలుస్తుంది కబడి అనేది నాకు చాలా ఇష్టం నేను చాలా ఇష్టంతో కబడి ఆడుతాను కబడి తరువాత నాకు నచ్చినది ఖోఖో ఖోఖోలో కూడా నేను ఎంత బాగా ఉరుకుతాను అనేది నాకు తెలుస్తుంది ఖోఖోలో చాలా మంచిగా నేను ఆడుతాను దాని తర్వాత నాకు ఆట అనేది చూడడమే కాకుండా ఆడటం అనేది కూడా చాలా ఇష్టం చూడటం ఆడటం రెండూ నాకు ఇష్టమే నాకు వచ్చే ఆటలు నేను ఆడతాను రాని ఆటలు చూసి నేర్చుకుంటాను